నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పెంపుడు జంతువులను పెంచుకుంటే మన మనస్సు అనేది ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంచుకుంటాయి మే మేము ఎక్కువగా ఏ జంతువులను పెంచుకుంటాము అంటే కుక్కను పెంచుకుంటాము పిల్లిని పెంచుకుంటాము ఇంకా చిన్న చిన్న రామచిలుకలను చిన్నచిన్న పిట్టలను పెంచుకుంటాము ఎందుకంటే పిట్టలు ఉంటే పర్యావరణానికి పరిరక్షం కాబట్టి పిట్టలను ఉంచుకుంటాము మళ్ళీ కుక్కని ఎందుకు పెంచుకుంటాము అంటే మా ఇంట్లో దొంగలు పడితే అది రక్షిస్తుంది కాబట్టే కుక్కను పెంచుకుంటాం కుక్క విశ్వాస విశ్వసనీయమైన జంతువు ఎంతమంది మనుషులు మోసం చేసిన కానీ కుక్క మాత్రం ఎప్పుడూ మోసం చేయరు పెట్టిన అన్నానికి అది రుణపడి ఉంటుంది కుక్క అనేది అన్ని జంతువులో కల్లా చాలా ఇష్టమైన జంతువు ఎందుకంటే అది ఎల్లప్పుడూ మనం ఎటు పోయిన కానీ మనం ఎంత దూరం వెళ్ళిన కానీ అది మన వెంటే రావడానికి ప్రయత్నిస్తుంది అందుకే ఆ జంతువు అంటే అందరూ ఇష్టపడుతారు మనం దాన్ని కొట్టిన మనం ఛీ పొమ్మని అన్నా కానీ అది ఎప్పుడు మన దగ్గరికి వచ్చి ఉంటుంది ఇంకా పిల్లి కూడా మన దగ్గరకే వస్తుంది పిల్లికి ఎప్పుడు పాలు పెట్టి పెంచుతాము మేము పిల్లులు కూడా మంచిగా చిన్నగా తెల్లగా ఉంటాయి కాబట్టి దాన్ని చూసినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది మనం ఎప్పుడైనా ఏదైన బాధల్లో బయటికి వెళ్ళి వస్తే ఇంట్లోకి వచ్చుడుతోనే జంతువులను చూస్తే మనకు మనసులో ఉన్న బాధ అన్ని పోతుంది అందువల్ల మన స్ట్రెస్ నెస్ అనేది కూడా పోతుంది కుక్కలు మనం ఎలా ఉన్నామని వెంటనే పసిగడతాయి మన వడిలో వచ్చి వాలుతాయి అందుకే అన్ని రకాల జంతువులని పెంచుకోవడానికి నేను ఇష్టపడుతాను మేమైతే ముఖ్యంగా మూడు రకాల జంతువులను అయితే పెంచుకుంటున్నాము